ఇప్పుడు నాకు ఎల్పిజి కనెక్షన్ ఉంది ఇదివరకు కట్టెలు వాడే దాన్ని అనేక విధాలుగా ఇది భిన్నంగా ఉంది సౌకర్యం ఎల్పిజి వాడటం చాలా సులభం కట్టెలను కొనటం పగలగొట్టడం మరువు వేయించటం వంటి పనులు చేయవలసిన అవసరం లేదు శుభ్రత ఎల్పిజి వాడటం చాలా శుభ్రమైనది కట్టెలను వేయటం వల్ల పొగ మరియు దుమ్ము వ్యాప్తి చెందుతుంది

సురక్షిత ఎల్పిజి కట్టెలకంటే మరింత సురక్షతమైనది ఎల్పిజి వాయువు ఉంటుంది మరి అగ్ని లేదా ఒత్తిడికి గురైతే మాత్రం మంటలు వ్యాపిస్తాయి కట్టెలను వేయటం వల్ల అగ్నిప్రమాదం పెరుగుతుంది ఎల్పిజి కనెక్షన్ ఉంది కాబట్టి నేను నా ప్రయోజనాలన్నిటిని ఆస్వాదించగలుగుతున్నాను నేను ఇప్పుడు ఎప్పుడూ నా ఆహారాన్ని ఎప్పుడూ సౌకర్యవంతంగా వండుకుంటాను శుభ్రంగా మరియు సమర్థవంతంగా ఉండగలను నేను కూడా నా ఇంటిని వేడి ఉంచటానికి తక్కువ ఇంధనాన్ని ఉపయోగించిస్తాను ఎల్పిజి కనెక్షన్ కోసం దరఖాస్తు చేయటానికి మీరు మీ ప్రాంతంలో ఎల్పిజి సంస్థలో సంప్రదించండి వారు మీ ఇంటిని పరిశీలించి మీకు ఎల్పిజి కనెక్షన్ అందించగలరు